పూజా విధానాలు చాలా ఉన్నాయి మనము మేము ముఖ్యంగా నిత్య పూజను ఎంతగానో పద్దతిగా ఎంతగానో పద్దతిగా పాటిస్తాము విశేష తిధులలో సందర్భాన్ని బట్టి బ్రాహ్మణ ముఖత ఆచరించవచ్చు అలాగే నిత్య పూజకు వీలుగా రెండు పద్దతుల ఉంటుంది అవి ఏవి అన్నట్లయితే మనసనేది మనం ఎంతగానో దృఢ సంకల్పంతో ఉండాలి ముఖ్యంగా పూజకి పసుపు కుంకుమ గంధం కావాలి పసుపు కలిపిన అక్షింతలు కూడా ఉండాలి పువ్వులు మరియు మామిడాకులు తమలపాకులు వక్కలు కూడా ఉండాలి కార్ కర్పూరం హారతి హారతి పల్లెం వెలిగించడానికి అగ్గిపెట్టె లాంటివి కూడా ఉండాలి మనం నైవేద్యానికి పండ్లు లేక అప్పుడే వండిన ఆహారాన్ని కూడా పెట్టవచ్చును పూజకు ముందు కాలకృత్యాలు తీర్చుకొని స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని పూజా స్థానంలో ముందు రోజు నుంచి ఉన్న పవిత్ర తీసేసి ఆ స్థానం మరియు దేవతామూర్తులను శుభ్రం చేయాలి ఇచ్ఛయించుకొని దేవతాస్వరూపము యొక్క మూర్తిని పూజించడానికి వీలుగా మనం కుర్చునే స్థానానికి ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి పూజా సామాగ్రిని చేతిలో ఉంచుకుంటాము అలాగనే ప్రతి పూజకు ప్రారంభంలో పూర్వాంగం ఉంటుంది ఇది అన్ని పూజలకు సామాన్యంగా ఉంటుంది మేము ఎప్పుడు ప్రతి పూజ మొదటిగా వినాయక స్వామిని మాత్రమే పూజిస్తాము ఎందుకు అన్నట్లయితే మాకు అందరూ చెప్తారు ఆయన వినాయక దేవు దేవుడితోనే అన్నీ మొదలవుతుంది అంటాము తరువాత పూజనేది వినాయకుడికి చేసిన తరువాత మళ్ళీ అన్ని దేవతా మూర్తులను పూజించి చివరిగా హారతి ఊదతిబట్టీలు ఊ ఊది కట్టీలు మరియు సాంబ్రాణితో పొగ వేయటం ద్వారా ఏమన్నా మనకి ఇంట్లో అరిష్టమనేది ఉంటే వెళ్ళి పోతుంది అలాగని ఇంకా చెప్పుకోవాలి అన్నట్లయితే పూజ ఊది ఒత్తీలు అంటించిన తరువాత అన్నీ దేవతా మూర్తులకి ఇచ్చి తరువాత మనం కర్పూరం వెలిగించుకుని హారతనేది ఇవ్వడం జరుగుతుంది హారతి వేలలో ముఖ్యంగా మనం శ్రీ రామ రామ రామేతి రమే రమ మనోరమే అనే మంత్రాన్ని ఉచ్చరించడం ద్వారా ఎంతగానో మంచి జరుగుతుంది తరువాత హారతిచ్చి పూజని ముగించుకొని తీర్థం లాంటివి సేవించి తరువాత నైవేద్యం అనేది స్వీకరించాలి లేదా నైవేద్యం అనేది తినాలి ఇంతటితో పూజనేది పూర్తవుతుంది పూర్తయిన తరువాత మన పెద్దవాళ్ల దగ్గర అక్షింతలు వేసుకుంటే మంచిది